తెలుగులో మాట్లాడేటప్పుడు లేదా నేను రాసేటప్పుడు నేను ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనలేదు కాకపోతే నాకు నేను అంతగా చదువుకోలేదు కాబట్టి రాసే విషయంలో కొంతవరకు నేను ఎప్పుడో అప్పుడప్పుడు చాలా తక్కువ సందర్భాల్లో ఇబ్బందనేది పడ్డాను మాట్లాడే విషయంలో అయితే నేను తెలుగులో చాలా బాగా అంటే స్థానిక భాష కాబట్టి నేను ఉత్కంఠగా అంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా నాకు వచ్చిన భాష కాబట్టి ఇబ్బంది లేకుండా మాట్లాడగలను కాకపోతే నేను నా చిన్నప్పటినుండి నేను తెలుగు మాట్లాడుతున్నాను మా తల్లితండ్రులనుంచి మా తాతగారు దగ్గర నుంచి నాకు మేము ఉండే ప్రాంతంగాని ఇక్కడ అందరు తెలుగు మాట్లాడతారు కాబట్టి నాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నేను తెలుగనేది నేర్చుకున్నాను తెలుగులో స్పష్టంగా మాట్లాడగలను కూడా నేను ఒకేఒక విషయమేమిటంటే నేను ఎక్కువుగా చదువుకోలేదు కాబట్టి రాసే విషయంలో కూడా నేను చదువుతాను రాస్తాను కాకపోతే ఏదన్నా కొంచెం ఇబ్బందికరమైన పదాలు రాయాల్సివచ్చినప్పుడు ఒత్తులనేవి కొంచెం తప్పులుగా వస్తాయి ఈ ఇబ్బంది ఒకటే తప్ప నేను మాట్లాడే విషయంలో గాని ఎదుటివారితో ఏదన్నా చెప్పాల్సిన విషయంలో గాని ఎటువంటి ఇబ్బందులనేది నేను మాత్రం ఎదుర్కొనలేదు